ఆంధ్రప్రదేశ్లో వివిధ సమూహాలు పరస్పరం నివారించుకుంటాయి అయితే వాటి గురించి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక రాష్ట్రం ఇక్కడ అనేక రకాల ప్రజలు నివసిస్తున్నారు ఈ ప్రజలు గిరిజన ప్రజలు గిరిజ నేతల ప్రజలు మరియు వివిధ కులాల ప్రజలు ఉన్నారు వీరందరూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీపిస్తారు మరియు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంట ఉంటారు ఉంటారు ఆంధ్రప్రదేశ్ వివిధ సమూహాల్లో ఒకదానితో ఒకటి కలిసి పనిజేస్తాయి ఉదాహరణకు గిరిజనులు మరియు గిరిజన నేేతలు ప్రజలు వ్యవసాయంలో వ్యాపారంలో మరియు ఇతర పనులు కలిసి పని చేస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు రకాల సంఘములు ఉన్నాయి ఈ సంఘాలు ప్రజలకు సహాయం చేస్తాయి మరియు వారి సమస్యను పరిష్కరిస్తాయి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వివిధ సమూహాలు ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవిస్తారు మరియు రాష్ట్ర అభిృద్ధిలో తోడ్పడతారు